అదే ఇంకో రూమ్ ఒకటి కట్టాలండి నాకు కింద సెగ చిన్న గది కింద వాడుకోవడానికి ఇంట్లో సామానులు ఎక్కువ అయిపోయినాయి ఇంకా ఏమన్న దాంట్లో పెట్టుకుందామని మెట్లు కింద కడితే బెటర్ కదా మళ్ళీ సెపరేట్గా అయితే ఎంత అవుతుంది అండి మామూలుగా అయితే ఎంత్ ఎన్ని రోజులు పడుతుంది అంటారు మీరు కట్టడానికి

అలా సరే అండి అయితే మీరు సోమవారం నుంచి పని చేస్తారా

మీరు పురమాయించండి మొత్తం అన్నీ మీదే బాధ్యత ఇంకా ఆ రూమ్కి ఇంకా మొత్తం మీదే బాధ్యత మొత్తం అన్నీ మీరు చూసుకోండి ఎంత అవుతుంది చెప్పండి ఇస్తాను మీరు అయిన ఈ ఇల్లు మొత్తం మీరే కట్టారు కదా అందుకని మీకు చేసారుగా అందుకని మీకు ఇచ్చాము సోమవారం నుంచి మొదలు పెట్టేయండి సరే లేండి

సరేండి సరే అండి సరే సరే వచ్చేస్తాను ఓకే